మీ రాష్ట్రంలో ప్రధానంగా ఉపయోగించే టెలిఫోన్ మొబైల్ స్థానిక వివరణలను అభిరుచిపై ఆధారపడి ఉంటాయి సాధారణంగా ఎక్కువ ప్రచారంలో పొందిన బ్రాండ్లు యాపిల్ అధిక ప్రేమించ వినియోగదారులు శాంసంగ్ అ ఫీచర్లు మరియు అన్ని రకాల ద ధరలలో అలభించును రెడ్మీ తక్కువ ధరకు లభించును వన్ ప్లస్ రియల్మీ అండ్ ఓప్పో వివో ఇటువంటి ఇతరుల బ్రాండులు ఉన్నాయి నేను ఉపయోగించే ఫోన్ ఓప్పో ఇందులో బ్యాటరీ కెమెరా బ్యాటరీ లైఫ్ గేమింగ్ మరియు ప్రసారమైన ఫీచర్లు బాగా ఉన్నాయి అందుకే నేను దీన్ని ఉపయోగిస్తున్నాను